నాకు ఫస్ట్ పూల్ అంటే చాలా భయం వేసేది మా ఊరి చెరువులను చూసిన నాకు భయం వేసేది నేను అందుకే పూల్లోకి నేర్చుకోవడానికి వెళ్ళాను ఆ పూల్లోకి వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం వేసేది నేను వాటర్లోకి దిగినాక నేను మునిగిపోతానేమో అని భయం వేసేది అటే మునిగిపోయి అటే చనిపోతానేమో అని భయం వేసేది ఇంకఅ మా ఊరి చెరువులో ఈత కొట్టేటప్పుడు అవి చేపలు ఎక్కువగా అడ్డు వచ్చేవి ఇంకా అలలు కూడా బాగా ఎక్కువగా అడ్డు వచ్చేవి ఇంకా నేర్చుకునే క్రమంలో పూల్లు మధ్యలో మూసి వేయడం జరిగింది అలాంటి తీవ్ర అడ్డంకులు ఎదుర్కొన్నాను మళ్ళీ ఆ పూల్ మూసేస్తే ఇంకొక పూల్ వెతుకుని అందులో జాయిన్ అయ్యాను మేము చాలా బాగా భయపడుకుంటు భయపడుకుంటు నేర్చుకున్నాము తర్వాత ఆ భయం నుండి బయటపడి ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాము